పంట చేతికి వచ్చిన తర్వాత మధ్యవర్తులు కొంతమంది మధ్యవర్తులు బాగా సాయపడతారు ఎలాగా సహాయ పడతారంటే పంట చేతికి వచ్చిన తర్వాత పెద్దవాళ్ళకి ఎవరి దగ్గరికి వెళ్ళి ఏం చేయాలో కూడా తెలియదు అందుకని చెప్పి మధ్యవర్తులు ఏం చేస్తారంటే మేము మా దగ్గరకు వస్తే మేము అమ్మి పెడతామని చెప్పి అంటారు వాళ్ళ దగ్గరికి వెళ్తే కొం బాగా నాణ్యత ఉన్నాదని చెప్పి మనకు ఎక్కువ డబ్బులు ఇవ్వడం జరుగుతుంది తగిన న్యాయం జరుగుతుంది కొంతమంది మధ్యవర్తులు అయితే ఏం చేస్తాం అంటారంటే నేను అమ్మిస్తాను పంట నాకు ఇప్పి అని చెప్పి అని మోసం చేసి వాళ్ళకి కొంత డబ్బులు ఇచ్చి మిగతా డబ్బులు అంతా వాళ్ళు దోపిడీ చేయడం జరుగుతుంది ఆ దోపిడీ చేయడం వల్ల రైతులకు చాలామంది నష్టపోతారు అలాగా చేయడం వల్ల చాలా పాపం జరుగుతుంది ఎందుకంటే వచ్చిన పంటలో వాళ్ళకి లాభం రాకుండా నష్టం వచ్చిందంటే వాళ్ళు మళ్ళీ పంట వేయలేరు దానివల్ల దోపిడి స్థితి దారులు వల్ల నష్టపోతూ ఉంటారు కొంతమంది మధ్యవర్తులైతే మంచి వాళ్ళు ఉండటం వల్ల వాళ్ళు వేసిన పంటకి తగ్గ డబ్బులు కాకుండా ఇంకా డబ్బులు ఇవ్వడం జరుగుతుంది